ఆ విజయ చెప్పండి ఆ ఆ అందుకేనమ్మ చాల రోజులైంది వెళ్దామనుకుంటున్నాము అవ్వట్లేదు ఏదో ఇబ్బందులు ఎదురయ్యి క్యాబు క్యాబ్ అనసరం విజయ ఎందుకంటే మళ్ళీ వాడు అక్కడ డ్రాప్ చేసేసొచ్చేస్తాడు ఎందుకు అనవసరం మనం బస్ లో వెళ్లిపోయాం అనుకో అక్కడ నుంచి కొండమీద వెళ్లిపోదాం మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి అందరిని కలిపి ఒక రోజు ప్లాన్ వేసుకుంటే ఒక శనివారం బయల్దేరాం అనుకో శనివారం ఎర్లీ అవర్స్ లో మనంగాని ఆ ఐదున్నర ఆరు దాకా మనం బస్ ఎక్కేస్తే చాలా బాగుంటుంది ఆ ఆ అలాగే అలాగే

అవును అంటారు అలాగే అంటారు అవును అలాగే అలాగే అలాగే అలాగే అలాగే అయితే అక్కడ చూద్దాం అలాగే అలాగే చందనోత్సవం కంటే విజయ ఇప్పుడు మనం వెళ్లటానికి విపరీతమైన జనాభా తోసేస్తారు మనం చూడలేము దేవున్ని చూసేబదులు నరకం కనిపిస్తుంది నేను ఒకసారి ఆ అదే నేను ఒకసారి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాను ఆ మనకి ఈ ఏజ్ లో మనం చూడాలంటే పిల్లలు కూడా నలిగిపోతారమ్మ వెళ్లలేము ఆ అసల కింద నుంచి కొండ కింద నుంచి కొండ పైకి వెళ్లడమే నరకం అనిపించింది ఆ రోజు అది మనం అనేది ఆ అదే దేవుని అతని ప్రాప్తి ఉంటే జరుగుతుందమ్మా అంతేగాని మనం అనుకుంటే జరగవు అంటే మీరు మీరూ మీరూ ఒకరోజు మనకి ముందు ఒక టూ డేస్ బిఫోర్ గా ప్లాన్ ఇవ్వండి ఇస్తే దాన్నిబట్టి ఆ ఆ ఇక్కడనుంచి ఆ ఇక్కడనుంచి వెళ్దాం లేదంటే అప్పుడు దీన్నిబట్టి చూస్తే ట్యాక్సీ నే బుక్ చేద్దాము ట్యాక్సీ కే వెళ్లిపోదాము ఏదోలా చేద్దాము ముందు డేట్ ఫిక్స్ చేస్తే ఆ అలాగ కాదమ్మా మనం ఎక్కువమంది ఎక్కువమంది ఉన్నాం అనుకో బస్ కంటే ట్యాక్సీ ఏ బెటర్ ఆ మెంబర్ మెంబర్స్ ని బట్టి ప్లాన్ చేయాలన్నమాట మనం అలాగే అలాగే వెళ్దాము నేనుకూడా ఎప్పటినుంచో దానిమీద ఉంది మనసులో వెళ్దామని కాకపోతే కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు వెళ్లలేకపోయాము అలాగే అలాగే ఇప్పుడు దానికి శనివారం అయితే మనకి మంచి రోజు ఆ రోజు బాగుంటుంది ఆ అలాగా వెళ్దాము సింహాచలం వెళ్ళి ఆ కప్ప స్తంభం కూడా మనం కట్టుకొని మన మన కోరికలు కోరుకుంటే దేవుడు తీరుస్తాడట ఆ ఆ ఉరుకులు కాదు పిల్లలు పిల్లలకోసం మనం మన కోరికలు అంటే మనం మనకి మనకింకేం ఉండదు మన పిల్లల కోసం మనం కోరుకోవాలి అలాగా అలాగే అక్కడ ఆ భజనలు కూడా అవుతాయి అక్కడ కాసేపు కూర్చుందాం ఆ సరే సరే సరేమ్మా